హలో భయ్యా భయ్యా నా పేరు మహేష్ భయ్యా మాది ఇక్కడ పాలకుర్తి దగర ఇక్కడ కొత్తగా హౌసు కడుతున్నాను భయ్యా ఒక బెడ్రూమ్ ఒక హాలు ఒక కిచెను బయట కారిడార్ ఉంటుంది వీటికి లైట్లు గిట్ల స్విచ్ బోర్డులు గిట్ల ఏ కంపెనీవి పెట్టాలి అంటారు భయ్యా ఎన్ని పడతాయి కొద్దిగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారా అవును ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఒక కిచెను కావాలి ఏసీ ఏసీ కూడా కావాలండి బెడ్రూమ్కి ఒకటి గీసర్ అవసరం లేదండి జస్ట్ నార్మల్ అవసరం లేదు కానీ ఏసీ ఉండాలి ఫ్రీడ్జ్ ఓకే

ఓకే ఎని మోర్ ఇప్పుడు ఈ బెడ్రూమ్కు హాల్కు కిచెన్కు సంబంధించి ఎన్ని స్విచ్చులు పడతాయి అవి అన్నీకొద్దిగా వాటికి సంబంధించిన లెక్కలు చెప్పండి దానికి ఎమౌంట్ ఎంత పడుతుంది అది కూడా చెప్తే నేను అరేంజ్ చేస్తాను బోర్డులు వన్ టూ త్రీ ఫోర్ ట్వల్వ్ ట్వల్వ్ ఉన్నాయండి

ఓకే అండి టోటల్ అయితే ట్వల్వ్ బోర్డ్స్ దానికి సంబంధించి ఎన్ని ఎన్నిస్విచ్చులు పడతాయి దానికి సైజ్ ఎంత పడుతుంది ఒకసారి మీరు అవి అన్నీ కాల్యుకులేట్ చేసుకుని నాకు చెప్తే నేను సంబంధించిన సంబంధించిన పేమెంట్ చేస్తాను మీరు ఆర్డర్ చేస్తారా లేదంటే మీరు వెళ్ళి తీసుకుంటురా మెటీరీయల్ అంటే రేపు మేము తెచ్చుకుంటే యాడ్ చేసుకోండి కరెక్ట్ ఉంటాయి ఉండవు మీరు అయితే చూసి తెస్తారు మీకు తెలిసిన వాళ్ల దగ్గర చెప్పండి మేము పేమెంట్ చేస్తాం

ఓకే అండి మండే ఒకసారి మా ఇక్కడికి మా హౌస్ కాడకి వచ్చి చూసి వెళ్లండి ఓకే